కొత్తగా పుట్టిన పసిపిల్లలకు మొదటి సంవత్సరంలో వచ్చేసి పుట్టిన పదహారు రోజుల లోపు పురుడు చేస్తారనమాట అంటే ఉయ్యాల్లో వేయడం కానీ పేరు పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు తర్వాత వచ్చేసి మూడు మూడు నెలలకే కొంతమంది వెంట్రుకలు తీయడము చెవులు కుట్టడం అలా చేస్తారు కొన్ని కొన్ని కొన్ని రిలీజియన్ వాళ్ళు చేస్తారు చాలా వరకు తెలుగు వాళ్ళు చెయ్యరు ఆ తమిళం వాళ్ళు కూడా చెయ్యరు తర్వాత వచ్చేసి ఆరు నెలలు నిండిన తర్వాత ఏం చేస్తారు అంటే అన్నప్రాసన చేస్తారు అంటే అప్పుడే వాళ్ళకి పాలు అమ్మ పాలు కాకుండా అమ్మ పాలుతో పాటు కొంచం ఆహారం ఇవ్వడం కానీ ఇడ్లీ ఇలాంటివి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు దాన్ని ఆరో నెలలో చేస్తారు అన్నప్రాసన చేస్తారు తర్వాత వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిన తర్వాత వాళ్ళకి దేని పైన అవగాహన ఉందో పుస్తకాలూ డబ్బులు ఇవన్నీ పెట్టి వాళ్ళని దోగాడి రమ్మంటారు అది దోగాడేటప్పుడు చేస్తారు ఆ ఫంక్షన్ పేరు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు పిల్లల్ని దోగాడించి వాళ్ళు ఏమి తీసుకుంటారో దాని బట్టి వాళ్ళు ఏ వృత్తిలో రాణిస్తారో దాని గురించి చూస్తారన్నమాట ఇప్పుడు నా పిల్లవాడికి నేను చేసిన్పపుడు తను పుస్తకాన్ని తాకాడు ఏమేమి పెడతారంటే పుస్తకము పెన్ను డబ్బులు తర్వాత వచ్చి పండ్లు భోజనము ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఏమైనా పెడతారు పిల్లలు దోగాడుతూ దేన్నీ తాకుతారో వాళ్ళు దాని మీద రాణిస్తారు అని ఇప్పుడు పుస్తకం తాకితే బాగా చదువుతాడని డబ్బులు తాకితే బాగా సంపాదిస్తాడని భోజనం తాకితే తను బాగా తిండిపోతుగా ఉంటాడని ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ సరదాగా ఉంటాయి పిలల్లతో చేయించే చేయించేటప్పుడు అవి దోగాడేటప్పుడు చేస్తారు నడు పళ్ళు రాలిపోయినప్పుడు కొం కొంత మంది దాన్నిపెట్టి ఫంక్షన్ చేస్తారు మొదటి పళ్ళు వస్తా పళ్ళు రావడం పళ్ళు రావడం మొదటి పళ్ళు వచ్చిందని చెప్పేసి ఇప్పడు అంతా కొత్తగా దాన్ని మొదటి పళ్ళు వచ్చినై అని కేక్ కట్ చేయడం అలా కూడా చేస్తున్నారు తర్వాత వచ్చేసి నడిచేటప్పుడు నడిచేటప్పుడు దాన్ని కూడా ఒక ఫంక్షన్గా చేస్తారు అది చాలా బాగుంటుంది పిల్లల్ని నడిపించి అమ్మ దగ్గరికి వస్తారా నాన్న దగ్గరికి వస్తారా అని చూస్తారు అది ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది అని తెలుసుకోవడానికి తర్వాత వచ్చేసి ఒక సంవత్సరం అయినాక మొదటి పుట్టిన రోజు అంత ఘనంగా చేస్తారు పిలల్ల మీద చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా నెల నెలా ఇప్పుడు నా బాబుకి చేశాను నేను అలాగే ఫస్ట్ తను పుట్టిన నెలలో ఒక ఫోటో తీశాననమాట ఫోటోషూట్ లాగా జీరో అని పెట్టేసి నెలా నెలా ఒకటి ఫస్ట్ నెలలో వచ్చి ఒక థీమ్ తీసుకొని ఫస్ట్ మంత్లో ఇలా ఉన్నాడు నా బాబు రెండో నెలలో ఇలా ఉన్నాడు మూడో నెలలో ఇలా ఉన్నాడు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నెలల దాకా పన్నెండు ఫోటోలు తీస్తున్నారు ఇప్పుడు ఒకొక్క థీమ్ తీసుకుని వాళ్ళకి దానికి తగినట్టు డ్రెస్ వేయడము నెల నెలా పండగలా చేస్తున్నారండీ ఇప్పుడు పిల్లలు పుట్టిన ఒక సంవత్సరంలోపు సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు కానీ సంవత్సరం లోపు ఇవే మెయిన్ ఫంక్షన్స్ ఫస్ట్ పురుడు తర్వాత వచ్చేసి అన్నప్రాసన చేస్తారు తర్వాత ఈ దోగాడేటప్పుడు ఇలా చేస్తారు ఆ ఫంక్షన్ చేస్తారు తర్వాత వచ్చేసి నడిచేటప్పుడు ఒక ఫంక్షన్ చేస్తారు పళ్ళు వచ్చినపుడు ఒక ఫంక్షన్ చేస్తారు ఇలా పిల్లలకి ఏమైనా చేయొచ్చండి మన ఇష్టం వాళ్ళ సంతోషమే మనకి కావాల్సింది ఈ పన్నెండు నెలలు ఫోటోలు తీసేది ఇప్పుడే స్టార్ట్ అయ్యిందన్నమాట జీరో నుంచి ట్వెల్వ్ వరకు వాళ్ళవి నెల నెలా ఫొటోస్ తీసి దాన్ని మనం జ్ఞాపకంగా దాచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండీ